నాకు చిన్నప్పటి నుండి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం నాకు డ్రాయింగ్ పట్ల ఆసక్తిని గుర్తించిన ఆ మాస్టర్ గారు నన్ను చుట్టుపక్కల జరిగే డ్రాయింగ్ పోటీలలో పాల్గొనేందుకు ప్రోత్సహించే వారు ఆ విధంగా నాకు డ్రాయింగ్ పట్ల మరింత ఆసక్తి ఏర్పడి దాన్ని ముందుకు కొనసాగించాను ఆ అలవాటు నేను చదువులలో పై తరగతికి వెళ్ళిన తర్వాత కూడా కొనసాగింది ఆ విధంగా ఎన్నో డ్రాయింగ్ పోటీలలో బహుమతులు గెలుచుకోవడం జరిగింది నా స్నేహితులు నా డ్రాయింగ్స్ చూసి నన్నెంతగానో అభినందించేవారు